నమస్కారమండి నా పేరు రాజేష్ చెప్పండి సార్ నేను పెయింటర్ని ఓకే సార్ అంటే మీకు మేము ఒకసారి వచ్చి మీ ఇల్లుని చూస్తే మేము అది కులికిస్తామా గుత్తకిస్తామా మీకు ఒకసారి నిర్ధారించుతాం సార్ అంటే ఒక్కొక్క పెయింటకి ఒక్కొక్క ధర ఉంటుంది సార్ మీకు ఏ పెయింటు కావాలంటే ఆ పెయింటు మేము ఒకసారి వచ్చి మి ఇల్లుని చూస్తే మాకు వీలయితే కూలికి లేదా గుత్తకు వస్తాం సార్ నాలుగు గదులకొచ్చేసరికి ఒక ఎని ఎనిమిది వేలు దాకా చార్జ్ చేస్తాం సార్ పెయింటు మాదే అయితే

ఓకే సార్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం సార్ ఇదే సార్ దీనికే పెట్టాను